ఎవరండి రండి లోపలికి రండి రండి కూర్చోండి ఇక్కడ చెప్పండి సార్ లేదండి లేదు దీనికేం కట్టలేదు మాములుగా

మాములుగా ఎంత ఏ నెలకు వచ్చి మాములుగా ఎంత కట్టాలండి మాములుగా అంటే ఇప్పుడు మా మాములుగా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరికి చేస్తారా ఒక్కడికే చేస్తున్నారా ఫ్యామిలీలో సరేండి అయితే నేను మళ్లీ నేను మళ్లీ ఫోన్ చేస్తానండి నేను అదే మళ్లీ ఫోన్ చేసినపుడు చెబుదురు అప్పుడు వచ్చి మీరు కట్టించుకుందురు చె చెప్పండి చెప్పండి ఆరు మూడు సున్నా తొమ్మిది ఆరు సున్నా ఐదు తొమ్మిది ఒకటి ఏడు సరే అండి అయితే ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను మీ పేరు సరేండి నేను ఫోన్ చేస్తా